కేరళ ప్రధాన మత్స్య కార కులం కొయ్యార్లు తమిళనాడులోని ప్రధాన మత్స్య కార కులం పల్లార్లు అలాగే ఒడిస్సాలోని ప్రధాన మస్యకారుల కులం మత్స్య కారులు గుజరాత్ మరియు మహారాష్ట్రలోని ప్రధాన మస్యకారు కులం కురుములు అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ప్రధాన మత్స్య కార కులం మాల్వర్లు ఈ కులాలు మరియు సమూహాలు తను ప్రస్తాను సాంప్రదాయాలను ఆచారాలు మరియు జీవనశైలిలోని భిన్నంగా ఉంటాయి అయినప్పటికీని వారు ఒకే సమూహానికి చెందిన చెందినారు అని భావిస్తూ మరియు ఒక్కొక్కరు సహాయం చేసుకుంటారు అలాగే ఈ మత్స్య కారుల సంఘం సాధారణంగా చిన్నవి మరియు సంఘీభావనతో ఉంటాయి వారు తమ సామాజిక ఆర్థిక మరియు మతపరమైన అవసరాలను తీర్చడానికి కలిసి పని చేస్తారు మత్స్య కారల జరుపుకునే ప్రధానమైన పండుగ మత్స్య కర్మ పండుగ భారత దేశంలోని అన్నిమత్స్య కార సంఘాలు జరుపుకునే ఒక సాధారణ పండుగ ఈ మత్స్య కర్మ పండుగ ఈ పండుగ మత్స్య కార వృత్తిని మరియు వారి అద్యత్ ఆధ్యాత్మికతను నమ్మకాలను గుర్తు చేస్తుంది అలాగే ఈ మస్యకారులు ఎంతో ఈ పండుగను చాలా సంతోషంగా చాలా వైభవంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు